భారతదేశంలో ఉద్యోగ అవకాశాల అవకాశాల్లో గణనీయమైన అసమానత ఉంది యువత విద్యా మహిళల మరియు పట్న ప్రాంతాలకు చెందినవారు ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంది భారత దేశంలో అనేక ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి కానీ వారికి అవసరమయిన నైపుణ్యాలు కలిగి ఉన్న కార్మికులు లేరు ఇది విద్య మరియు శిక్షణపై పెట్టుబడి పెట్టడం ద్వారా పరిష్కరించవలసిన సమస్య భారత భారతీయ దేశం ఉద్యోగ మార్కెట్లు వయసు గల అనుభవం చాలా ముఖ్యమైనవి వయసు మరియు అనుభవం లేని వారు ఉద్యోగం పొందడం కష్టం

ఈ సవాలుతో పాటు భారతీయ ఉద్యోగ మార్కెట్లు అనేక అవకాశాలు కూడా ఉన్నాయి వీటిలో కొన్ని అభివృద్ధి భారత భారతదేశ వేగంగా అభివృద్ధి చెందుతూ దేశం ఇది ఉద్యోగ మార్కెట్లో అవకాశాలకు దారితీస్తుంది భారతదేశం యువ జనాభా కలిగిన దేశం ఇది ఉద్యోగ మార్కెట్లో శక్తిని అందిస్తుంది సేవారంగం భారతదేశంలో సేవా రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది ఇది ఉద్యోగ మార్కెట్లో అవకాశాలు దారితీస్తుంది భారతీయ ఉద్యోగ మార్కెట్ అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది కానీ అనేక అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సవాళ్ళను అధిగమించడానికి మరియు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగం కలిసి పని చెయ్యాలి వారు కలిసి పని చేస్తే భారతీయ ఉద్యోగ మార్కెట్ అన్నింటి కోసం మరింత సమయం అయిన మరియు న్యాయమైనదిగా అదే అవకాశంగా ఉంటుంది